హలో మీ షాప్ మీ షాప్లో పాలు మంచి పాలు దొరుకుతాయా మాకు ప్యూర్ పాలు గేదె పాలు పది లీటర్లు కావాలి అంటే ఫంక్షన్కు కావాలి పది లీటర్లు కావాలి చెప్తాను అండి రేపు సాయంత్రానికి కావాలి ఫంక్షన్ ఉంది ఫంక్షన్ ఉంది అందుకు పది లీటర్లు గృహ ప్రవేశం కట్ చేస్తా వంద రూపాయలు పరవాలేదు వంద రూపాయలు అయిన మాకు ప్యూర్ పాలు మిల్క్ కావాలి పది లీటర్లు కావాలి రేపు సాయంత్రానికి కావాలి నేను పంపిస్తాను నేను మీకు అడ్రస్ పంపిస్తాను మీరు వ్యానులలో పంపిచండి

అడ్వాన్స్ ఇదిగోండి తీసుకోండి సరే మీ క్యాన్లో పంపిచండి మీ క్యాన్లో పంపిచండి

సరే